నమస్కారం అండి తులసిగారేనండీ అదే టైలర్ గారని చెప్పారండీ మీరేనానండి అదీ నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నానండి స్కూల్ టీచర్ని మా స్కూల్లో ఒక రెండువందల మంది పిల్లలుంటారు అండీ వాళ్ళందరికీ బట్టలు కుట్టిచాలి అంటే మీ మీరు అదీ మొత్తం అందరికి కుట్టాలండీ ఒక రెండు వందల మంది పిల్లలకి మీరు ఎన్ని రోజుల్లో కుట్టగలుగుతారండి రెండువందల జతలు ఉంటాయండి

అంటే మీ దగ్గర వర్కర్లు ఉంటారు కదండీ స్పీడ్గానే అయిపోతుంది కదా అనీ అవునండీ కొంచెం ఇంకా ముందు అవ్వదా అంటే వచ్చే నెల ఆరో త

అంటే ఏం లేదండి స్కూళ్ళు మళ్ళీ త్వరలోనే ఓపెన్ అయిపోతున్నాయి అందుకని కొంచెం త్వరగా కావాలండి అంటే వచ్చే నెల ఆరో తారీకు నుంచీ స్కూల్ పిల్లలు వచ్చేస్తారండి ఆలోపు అయిపోతదా అని అడుగుతున్నాను ఇంకొకటి అండీ మళ్ళీ ఇంకొకటి అండీ ఎల్లుండి నుంచీ సెలవులండి అవతల ఎల్లుండి సాయంత్రం వరకు పిల్లలుంటారు అండి అవతల ఎల్లుండి నుంచి స్కూల్కి రారండి పిల్లలు మీరు కొలతలు తీసుకోడానికి రావాల్సి ఉంటుంది ఈ రెండు రోజుల్లో వచ్చి కొలతలు తీసుకుంటారా అండి మేము ఇస్తాము అండి గవర్నమెంట్ నుంచి మా దగ్గరకొస్తుంది అది మేము ఇచ్చేస్తాము

రెండువందలు పడుతుందా అండీ రెండు వందలు మందికి కదండీ ఏమీ తగ్గరా ఇంకేమి గ అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా అని అడుగుతున్నాను సరే అండి అయితే కొలతలుకి ఎప్పుడు వస్తారండి అంటే మళ్ళీ స్కూల్లో పిల్లలుండరు అండీ అవతల ఎల్లుండి నుంచీ అందుకని కొంచెం త్వరగా రేపు ఎల్లుండిలో వచ్చేయండి మరి రెండువందల మంది ఒకే రోజులో తీసేసుకోగలుగుతారా కొలతలు

అదే తీసుకుని రండీ మీకు అవతల ఎల్లుండి నుంచీ పిల్లలు దొరకరు అందుకనీ చెప్తున్నాను అన్నమాట సరేనండి సరేనండి ఇంతకీ రేట్ ఎంతకు ఫైనల్ చేశారండి సరేనండీ అయితే అయితే రేపు పొద్దున స్కూల్ కడకి వచ్చాక మాట్లాడదాము అండీ పొద్దునే తొమ్మిదింటికి స్కూల్ తీసేస్తామండి అప్పుడు నుంచి మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు సాయంత్రం ఆరింటివరకు ఉంటుది నాలుగున్నర ఆ టైంకి రండి వెళ్ళిపోయే ముందు ఇంకా ముందు వస్తే బెటర్ అండి అదీ అందరివి తీసుకోడానికి అని పర్వాలేదండి పిల్లల్ని ఒక్కొక్క క్లాస్ నుంచి పంపి మీకు కొలతలకి వదులుతూ ఉంటాము పర్లేర్వాలేదండి సరేనండీ సరేనండి